మా ప్రాంతంలో ప్రధానంగా అనుసరించే సాంప్రదాయాలు ఆచారాలు ఏంటి అంటే అవి ప్రార్థనలు కానివ్వండి నైవేద్యాలు కానివ్వండి వేడుకలైనమా తీర్థ యాత్రలైన ఏదైనా సరే మా ప్రాంతంలో సా సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయనమాట అంటే ఇప్పుడు మనం తీర్థ్రయాత్రలుగా ప్రధానంగా తీర్థ్ర తీర్థయాత్రలు తీసుకుంటే ప్రతి ఒక్క హిందూ మతంలో ప్రతి ఒక్క హిందవుడు తన ధర్మాన్ని సనాతన ధర్మం కోసం తను చేసిన పాప పొణ్యాల కోసం కూడా తన నది స్నానానికి వెళ్ళాలని తనకి ఒక పవిత్రమైన ధర్మం అనేది ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ధర్మానికి ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయానికి ఉంటుంది ప్రతి మత మతపరంగా ఉంటుంది అనమాట సో మనం ఇక్కడ తీర్థయాత్రలుగా ముఖ్యంగా తీర్థయాత్రలు తీసుకుంటే ప్రతి ఒక్క హిందూవు తన పాప పుణ్యాలని పవిత్రం చేసుకోవడానికి కాశీ నది తీరానికి వెళ్తారు అంటే కాశీ అనేది గంగా జలం ప్రవహిస్తూ ఉంటుంది అలాంటి పవిత్రమైన గంగా నదిలో నది స్నానం చేసిన వెంటనే మనకు ఉన్నటువంటి చేసినటువంటి తెలిసి తెలియకుండా చేసినటువంటి ప్రతి ఒక్క పాపాలనేవి చాలా పవిత్రంగా మారిపోతాయి అనమాట అంటే మనకి మంచి దాన్ని ఏమంటారు అంటే మంచి భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి అనమాట అంటే హిందూ ధర్మం ప్రకారం కాశీ నదికి ఉన్నటువంటి విష విశిష్టత చాలా ఉంది అనమాట అలాగే షరిడి వెళ్తారు కొంతమంది మహారాష్ట్రలోని షరిడి శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ దగ్గరికి వెళ్తారు అక్కడ కూడా తన విశేషమైనటువంటి వేడుకలు కానివ్వండి విశేషమైనటువంటి పూజలు వేడుకలు చాలా చేస్తారు అలాగే షిరిడి సాయిబాబాకి దండం పెట్టుకున్న వెంటనే తను ఒక స్మృతులకు వెళ్ళిపోతూ ఉంటారనమాట ప్రతి ఒక్క భగ భక్ భక్తుడు కానివ్వండి లేదంటే ప్రతి ఒక్క మనిషి కానివ్వండి తనకున్నటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కటి మర్చిపోయి ఆ సాయినాథుడి కళల్లోకి లీణమైపోతూ ఉంటారు అలాగే ప్రతి ఒక్క హిందువు తను చేసేటువంటి తీర్థయాత్రుల ఏమైనా ఉని అంటే వేసవికాలంగా మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి కూడా తను తిరుపతి వెళ్లాలి అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు ఆ తిరుపతిలో చల్లని చెట్లు గాలి అడవి లాంటి ఏడు కొండలు నడుచుకొని ఆ తిరుపతి వెంకరనగర స్వామి గుడికి వెళ్ళేవారు చాలామంది ఉంటారనమాట అంటే ఇవన్నీటువంటి ఇవన్నీ ఏంటంటే తను చేసే ఆచారాలు అనమాట అలాగే పూజల కింద మనం చూసుకుంటే మన ప్రాంతంలో పూజలు కానివ్వండి ప్రార్థనలు కానివ్వండి ఏవైైనటువంటి ఏవైనా లైక్ ఉగాది అవ్వచ్చు ఉగాది అంటే కొత్త సంవత్సరం అన అర్థం అనమాట మన హిందువులకి హిందువులకి కొత్త సంవత్సరం ఏంటి అంటే ఇట్స్ లైక్ న్యూ ఇయర్ అనమాట ఉగాది అని అంటే ఆ ఉగాదితో మొదలై ప్రతి ఒక్క పండుగ కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది పొద్దున్నే నిద్రలేచి నిద్రలేచిన వెంటనే తలంటి స్నానం చేసి దేవాలయానికి వెళ్లి కొంచెం ప్రార్థనగా మన మనసు నిలకడగా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా తాను చేయవలసిన ప్ర ప్రధాన మతపరంగా చూస్తే చాలా ప్రధానమైనటువంటి లక్షణాలు అనమాట ఇవన్నీ అలాగే ప్రతి గౌరీ పూజకైనా ఉగాది పూజకైనా శ్రీరామనవమికైనా అలాగే గ వినాయక చవితి దసరా కాని సంక్రాంతి కాని కాని ఏనైనా కాని ప్రార్థనలు అంటే చాలా ముఖ్యంగా మన హిందువులు చాలా క కట్టుబడి ఉంటారు అనమాట కొన్ని పూజలకు కానివ్వండి తీర్థ్రయాత్రలకు కానివ్వండి వేడుకలకైనా కానివ్వండి మనం ఏంటంటే హిందువులు చాలా అంటే మన ప్రాంతంలో ప్రధానంగా తీసుకుంటే మన మతపరంగా సంప్రదాయాలు చూస్తే సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారనమాట ఈ విధానాన్ని చాలా స సంక్లిష్టంగా చాలా అనుసృష్టంగా అనురక్తిగా భావిస్తూ ఉంటారు అనమాట అలాగే మనం వేడుకల కింద చూసుకుంటే మనకి ఎన్ని వేడుకలండి ఫస్ట్ ఫస్ట్ అంటే మొట్టమొదటిగా ఉగాదితో మొదలై శ్రీరామనవమి కానివ్వండి దసరాపు కానివ్వండి వినాయక చవితి కానివ్వండి ఏదైనటువంటి వేడుకలు లేదా మన కుటుంబ వ్యవస్థలో జరిగే వేడుకలు అయితే పెళ్లి అంటే వివాహ పెళ్లి సందడి కానివ్వండి లేదంటే మంగళ హారతులు కావనివ్వండి ఏంటి ఇంకా ఓణీల మహోత్సవం కానివ్వండి పట్టుపంచుల మహోత్సవం కానివ్వండి లేదంటే అరవై వేలు అరవై ఏళ్ళ నాటికి చేసుకునే పె పెండ్లు కానివ్వండి లేదంటే బారసాలలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఒక ఒక రీతిలో అంటే ఒక మతపరమైన రీతిలో సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది అలాగే మనం ఇక్కడ మంచి వేడుకగా తీసుకుంటే ఇక్కడ శ్రీరామనవమి శ్రీరామనవమి అంటే శ్రీరా సీతారామల వారిటువంటి కళ్యాణం శ్రీ శ్రీ శ్రీరామనవమి అంటే ముఖ్యంగా ఆ శ్రీరాముడు చాలా లక్షణాలు మంచి మంచి లక్షణాలు కలగలవాడండి అందగాడు ప్రతి దాంట్లోనూ విజయాన్ని సంపాదించే విజయాన్ని చేకూర్చి తన రాజ్యంలోని ప్రజలకు చాలా మంచిని చేసేటువంటి శ్రీరాముడు తన పతి అయినా సతియైన శీ సీతాదేవికి కళ్యాణం చేసుకోవడమే ఈ శ్రీరామనవమి కళ్యాణంగా చేసుకుంటాం అండి మనం ఈ సీత రాముల కళ్యాణం వచ్చేసి ముఖ్యంగా సలివిడి వడపప్పు పానకం నైవేద్యాలుగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం అలాగే వినాయక చవితి వచ్చేసరికి మట్టి వినాయకుడిని ప్రతి ఒక్కళ్ళు సంప్రదాయంలో కొనుక్కొని వచ్చి మంచిగా పూజలు చేసుకొని ఒక మూడు రోజులు ఇంట్లోనే అన్ని పుస్తకాలన్నీ అవు వినాయకుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని మూడు రోజుల తర్వాత మంచిగా మేళ తాలాలతో రంగులు వేసుకుంటూ భలే ఆనందంగా చప్పుళ్ళతో డీజేలతో భలే ఆనందంగా నదిలోకి వెళ్లి నదిలో నిమజ్జనం చేసి లేదంటే సముద్రంలో నిమజ్జనం చేసి అందరూ చాలా కళకళగా ఆనందంగా ఉంటారు అలాగే ముఖ్యంగా మనం లాస్ట్ ఫైనల్గా టచ్ ఇవ్వడానికి ఏంటంటే మన ప్రాంతంలో మనం అతనుసరించే ప్రధాన మతపరమైన సాంప్రదాయాలు ఏంటంటే సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉంటాం ఈ భాగంలో మనం మంచి ఒక విధానాన్ని చెప్పుకోవాలంటే అవి పూజలైైన వేడుకలైనా తీర్థయాత్రలైనా లేదంటే నైవేద్యాలైనా వేడుకలనా నైవేద్యలు ఉంటే ఇంకా చూడండి భలే ఆనందంగా ఉంటుంది మన ప్రాంతంలో మాత్రం ఇలా తీర్థయాత్రలు పూజలు వేడుకలు సనాతన ధర్మాన్ని పాటిస్తూ హిందూ హిందూ రీతిని మంచిగా మంచి భావంతో మంచిగా పవిత్రంగా మంచి రీతిలోనే మనం చెప్పుకున్నాం